మా ప్రాంతంలో పశు వైదులు అందుబాటులోనే ఉన్నారు వారు పిలిచిన వెంటనే కూడా వస్తారు పశువులని ఆరోగ్యంగా ఉంచడాక మాకు మంచి మంచి సలహాలు ఇస్తారు పశువులను చివరిసారిగా గత నెలలో మేము వైద్య నిపుణులకి చూపించాము పశువుల కోసం మేము వాటికి అనారోగ్యంగా ఉంటే చూపిస్తాము